ఆంధ్రప్రదేశ్లో చదువుకోడా చదువుకోడానికి గూడా కరెక్ట్గా చదువు లేదక్కడ విద్య వ్యవస్థ కరెక్ట్గా లేనేలేదు చాలా సమస్యల్లో ఉంది విద్య వ్యవస్థ అనేది అక్కడ ఉపాధ్యాయులు అనేవాళ్ళు కూడా చాలా తక్కువమంది ఉన్నారు కా ఉన్న ఉపాధ్యాయులకు గూడా చక్క చదువురాదు ఎందుకంటే అక్కడ చదువుకున్న వారి జనాభా చాలా తక్కువగా ఉన్నది మనమేమన్న అక్కడ చదివిద్దాము మంచి పౌరులను చే చేద్దామన్నాగూడా అక్కడ ఆచరణ చేయిద్దాం అన్నా కూడా అక్కడ అసలు కరెక్ట్గా పరిస్థితులు కూడా ఏమీ లేవు చాలామందికి ఆలోచన కూడా అంతగనం లేదు ఉపా ఉ విద్యా నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి మనం చదువు నేర్చుకోవడం వల్ల ఎలా ఉండచ్చు ఎలా జీవించవచ్చు ఎలా మెదలవచ్చు అనేది కూడా వాళ్లకు జ్ఞానం కూడా లేదు విద్య ప పని చేసుకో పని చేసుకోడమంటే వ్యవసాయము పశువుల పెంపకం వంటి అలాంటి వాటిపైనే చాలామంది ఆధారపడి ఉన్నారు తప్పిచ్చి విద్య నేర్చుకొని మంచి పొజిషన్లో ఉండి డాక్టర్లుగా ఉండాలి అట్లా కలక్టర్ కావాలనే ఆలోచన గూడా ఎవరికీ లేక లేదు అక్కడ అలాగే చాలా జనాభా గూడా తక్కువ ఉండడం వల్ల కూడా ఒక కారణము దానికి కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా చాలా తక్కువ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మిగతా రాష్ట్రాల్లో య ఉన్నంత ఎడ్యుకేషన్ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు మిగతా రాష్ట్రాలు చాలామంది చదువుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం చదువుకున్న వారి జనాభా చాలా తక్కువ అందువలన వాటికి వాళ్ళ వాళ్లకి విద్య మీద ఎలాంటి అవగాహన లేక జ్ఞానం కూడా లేకపోవడం వల్ల కూడా వాళ్లకు చదువు విలువ గురించి కూడా తెలియక చదువుకోవట్లేదు మన్ వ ప్రభుత్వం వాళ్లను గుర్తించి వాళ్లకు విద్య గురించి చెప్పి ముందుకు తీసుకెళ్లాలి అలాగే భాష పట్ల గూడా బాగా వివక్షత గూడా ఉన్నది తిలవు ఆంధ్రప్రదేశ్లో భాషల గురించి గూడా చాలా వివక్షత చూపుతున్నారు